సార్ నమస్తే సార్ నేను బీరప్పని సార్ బీరప్పని సార్ బీరప్పని కూరగాయలు అమ్మే వ్యక్తిని సార్ బీరప్పని కూరగాయలు అమ్మే వ్యక్తిని బీరప్పని మా కూరగాయలు కొంటారా సార్ మీరు సార్ మా కూరగాయలు సార్ కొన్నాళ్ళు కొంటారా సార్ దొండకాయలు చిక్కుడుకాయలు క్యాలీఫ్లవర్ టొమాటోలు వంకాయలు ఇవన్నీ పండిస్తుంటాం సార్ అవును సార్ సార్ మేము గొర్రెలు ఆపుతాము మాములు పచ్చలేరు గొర్రెలు ఆపుతాము సార్ పొలానికి వచ్చి గొర్రెలు ఆపటం అంటే మన పల్లెటూరులో గొర్రెలు ఆపుతాం అంటారు అది ఒకటి ప్లస్ సేంద్రియ ఎరువులు సార్ పశువుల పేడ ఇవి ఏం కాదు మళ్ళీ కల్లంలో పెట్టిన అంత గీసు అంతా పట్టుకొచ్చి అంత దిబ్బల వేసుకుని దాన్ని మురగపెట్టి పొలానికి వేసి పండిస్తాం సార్ మేము అది సార్ బెండకాయలు వేస్తాం సార్ యాక్చువల్గా అంటే బెండకాయ ఒక ఆర ఎకరం వేస్తాము ఆ దున్నాక బోర్ల వల్ల కాకుంటే అయి మేము నీళ్ళ పొలం బావిల ద్వారానే పండిస్తాం సార్ బావిల వల్లనే పండిస్తాం బోర్ల ద్వారా ఎందుకంటే మిల్లు హీట్ ఉంటాయి సరి బోర్లాగే ఎందుకంటే కొద్దిగా వెళ్ళిపోతుంది సార్ కాషుయల్గా వెళ్ళిపోతుంది సార్ రేటు ఉంటుంది సార్